హలో మేము ఇక్కడ టూరు ఆంధ్రప్రదేశ్లో టూరు వెయ్యాలి అనుకుంటున్నాం అండి ఒక టూరు ప్రోగ్రాము మేము విశాఖపట్నమే అండి అవునండి అవునండి అవునండి నాకు తిరుపతి తిరుపతి ఆరు రోజులండి సిక్స్త్ మార్నింగ్ నుంచి ఐదు రాత్రులండి నాకు వేయ నాకు ఏదైనా వెహికల్ ఫోర్ వీలర్ వెహికల్ సరిపోతుందండి నలుగురం వెళ్తాము నలుగురికే

అవునండి లేదు మనిషికి పదివేలు మనిషికి పదివేలు అవునండి మరి మాకు అక్కడ భోజనాలు అవన్నీ దాంట్లోనే వస్తాయాండి మీరు మనిషికి పదివేలు అంటున్నారు మరి భోజనాలకి మేము ఉండడానికి లాడ్జ్లు అన్నింటికీ అలాంటప్పుడు మేము ఉండటానికి కూడా ఎక్కడైనా రాత్రి అయ్యింది అనుకోండి మరి ఉండడానికి బయట అంటే కష్టం అవుతుంది కదా అదే లాస్టు అంటే ఇం ఇంకొక రోజు ఒక రోజు ఎక్కువ పెట్టుకుందాం అండి లేకుంటే మాకు తిరు తిరుపతి కాణిపాకం విజయవాడ కనకదుర్గ అన్నవరం అన్నవరం సత్యనారాయణ స్వామి చూసుకుని అరసవిల్లి అరసవిల్లి టె మందిరం చూసుకుని మళ్ళీ విశాఖపట్నం వచ్చేయడానికండి ఓకేనండి అయితే మేము ప్రోగ్రాం మీకు మీకు ప్రోగ్రాం చెప్తామండి దాని ప్రకారం మీరు బిల్ పంపిస్తే చెప్తే మేము దానికి ఓకే చేసి వస్తామండీ ఓకేనాండి ఓకే ఓకే ఓకే ఓకే అండి ఓకేనండి ఓకేనండి బాయ్